ఆ అవును మేడం చెప్పండి ఎందుకు మరీ ఫైవ్ డేస్ ఆ అండి సిలబస్ వెళ్తుంది కదా ఇప్పుడు ఇంత అర్జెంట్ ఆ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఉన్నాయి ఇంకొక వన్ వీక్లో ఉన్నాయి కదా మీ పాప బాగా చదువుతుంది ఇపుడు మీరు హాలిడేస్ తీసుకోవడం కరెక్ట్ కాదు కదా ఎపుడు వస్తారు ఎపుడు వెళ్తారు అసలు త్రీ డేస్ లోనా మీ పాప నేమ్ ఓకే ఎప్పుడు త్రీ డేస్లో వస్తారా ఓకే ఇన్ఫర్మేషన్ లీవ్ లెటర్ రాయండి ప్రిన్సిపాల్కి కూడా చెప్పాలి కదా ఓకే నేను ప్రిన్సిపాల్కి చెప్తాను వాళ్ళు గ్రాంటెడ్ చేస్తే ఓకే మీ పాప బాగా చదువుతుంది అండి అందుకే హాలిడేస్ ఎందుకు తీసుకుంటున్నారు ఇప్పుడు అని అడిగాను కరెక్ట్ ఏ కాకపోతే ఇప్పుడే స్కూల్ స్టార్టింగ్ కదా ఇప్పుడు ఇప్పుడే అన్నీ సిలబస్ జరుగుతూ ఉంటుంది కదా మళ్ళీ ప్రాబ్లెమ్ అయ్యేది మీ పాపకే కదా అందుకనే అడిగాను ఓకే అయితే ప్రిన్సిపాల్ సార్కి చెప్తాను మీరు లీవ్ లెటర్ ఇన్ఫోర్మ్ చేయండి